హలో హలో హలో ఎవరైన ఉన్నారా హలో హలో ఉన్నారా మేడమ్ వినిపిస్తుంది వినిపిస్తుంది నేను కార్తీక్ పేరెంట్స్ని మాట్లాడుతున్నాము ఒక టూ డేస్ లీవ్ ఇవ్వండి మా కొడుకుకి అంటే మేము తిరుపతికి వెళ్తున్నాం అండి ఒక టూ డేస్ అంటే అది ఎప్పుడో అది ఎప్పుడో మొక్కుకున్నాం అండి అంటే ఇది ఒకసారి వదిలేశేయండి మేడమ్ అది జస్ట్ పాస్ అయిన ఏమి కాదు మా బాబు ఇక ఎప్పుడో మొక్కుకున్నాం కాబట్టి ఇక పక్కా వెళ్ళాలి టూ డేస్ మేడమ్ ఎగ్జాక్ట్ టూ డేస్ లేకపోతే ఇంకో వన్ డే యాడ్ అయితే యాడ్ అవుతుంది ఏమో అప్పుడు నేను మీకు మళ్ళి ఇన్వా ఇన్ఫామ్ చేస్తాను వానికి అడిగాను అండి వానికి అడిగిన అంత చదువుకుండు అంట ఇకవాడు చెప్పిన బట్టి వాడిని కూడా తీసుకు వేళ్తున్నాను లీవ్ లెటర్ ఇస్తాను అండి ఓకే థ్యాంక్ యూ